అవును అన్న ఆ వెళ్దాం అన్న ఎంత మంది ఉన్నారు అన్న మీరు పాసెంజెర్స్ ఫోర్ మెంబర్స్ అన్న అంటే ఒక్కొక్కరికి రెండు వందలు వేసుకో అన్న రెండు వందలు పడుతుంది అన్న ఒక్కొక్కరికి ఆ నేను తీసుకుపోయి దించి మీకు ప్లేసెస్ చూపెట్టి తీసుకుని వస్తాను అన్న ఏసీ కార్లో మంచిగా తీసుకుని వెళ్ళి తీసుకుని వస్తాను అన్న అనంత్ టెంపుల్ ఉంటుంది అన్న ఫస్ట్ మనం టెంపుల్కి వెళ్దాము టెంపుల్లో మీకు దర్శనం చేసుకుని మీరు బయటకు వస్తే అక్కడ వ్యూ పాయింట్ ఉంటుంది సో వ్యూ పాయింట్కి తీసుకు వెళ్తాను దాని తర్వాత ఒక స్పెషల్ ప్లేస్ ఏంటంటే అనంతగిరికి ఒక అందం ఏంటంటే వాటర్ ఫాల్స్ అన్న అనంతగిరి వాటర్ ఫాల్స్ ఆడికి తీసుకు వెళ్తాను వాటర్ ఫాల్స్ దగ్గర నంది కూడా ఉంటుంది నంది ఈశ్వర నంది విగ్రహం పెద్దది ఉంటుంది అక్కడ మీరు కావాలంటే ఫోటోస్ దిగవచ్చు ఇంకా వాటర్ ఫాల్స్ దగ్గర కూడా చాలా బాగుంటుంది సో ఇది మనకు వింటర్ సీజన్ కదా చాలా బాగుంటుంది మీరు ఏమన్న తీసుకు వెళ్దాం అంటే చెప్పండి తీసుకు వెళ్తాను డిస్కౌంట్ అంటే ఇంకా మీరు చెప్పండి అన్న ఒక మాట చెప్పండి అవును అన్న ఫైవ్ హండ్రడ్లో ఏమి వస్తుందన్న నువ్వు నీ మాట కాదు నా మాట కాదు మొత్తం ఎనిమిది వందలు అవుతాయి కదా ఆరు వందలకి చేసుకుందాం ఆరు వందలకి ఇదిగో ఆరు వందల అన్న అన్న ఇదిగో ఆరు వందలలో తీసుకుపోతాను ఫస్టు టెంపుల్కి పోదాము పోయి మీ మీరు దర్శనం చేసుకుని రండి ఒక పది నిమిషాలలో దర్శనం అయిపోతుంది ఆ దర్శనం చేసుకుని రాగానే ఫస్ట్ ఆ వ్యూ పాయింట్ తర్వాత వాటర్ ఫాల్స్ ఆ దాని తర్వాత ఫుడ్డు మంచిగా లంచ్ తీసుకు వెళ్తాను అన్న ఆడ హరిత రిసార్ట్ ఉంటుంది అనంతగిరిలో హరిత రిసార్ట్లో నాకు తెలిసిన వాళ్ళు ఉన్నారు సో మంచి రూమ్ బుక్ చేస్తాను కావాలంటే రూమ్ కాకుండా కానీ మంచిగా ఫుడ్ తిని బయలుదేరదాం అన్న అక్కడి నుంచి ఓకే ఓకే మరి డీల్ ఓకేనా ఓకే ఓకే